రాష్ట్రం యొక్క గిరిజన తండాలను సందర్శించడం స్థానిక సమూహాలతో సంభాషించడం వంటి సుసంపన్న సాంకృతిక వైవిద్యాన్ని అనుభూతి చెందడానికి ఆసక్తి గల పర్యాటకులకు కొన్ని ఎంపికలు ఏవి ఆతిధ్యం వ్యవసాయ యజమానులకు ప్రోత్సహించడం నైపుణ్యా అభివృద్ధి అలాంటివి ఇప్పుడు మనము కనుక చూసుకుంటే వ్యవసాయం వ్యవసాయాన్ని చాలా తక్కువ మంది చే చాలామంది చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ అయితే జాబ్స్ పరంగా వీటి పరంగా డబ్బులు కోసం అని ఇంకా టెక్నాలజీ పరంగా అని అందరూ బయటకి రావడం జరుగుతుంది కానీ అది చాలా తప్పు వ్యవసాయం ఎవరైనా చెయ్యొచ్చు వ్యవసాయం చేస్తే చాలామంది కడుపులు నింపిన వాళ్ళు అవుతారు దేశానికి వెన్నెముక ఎవరు అంటే రైతు అని చెప్పాలి అలా అని వీళ్ళు అడవుల్లో తాండాలో నివసిస్తూ ఉంటారు కదా వాళ్ళకి అది ఒక్కటే వ్యయసాయం ఒక్కటే ఎక్కువ అంటే అదే చే బాగ చేస్తారు వాళ్ళని ప్రోత్సాహించడం ద్వారా మనం చాలామంది రైతులని కూడా పెట్టవచ్చు వా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాళ్ళ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి వాళ్ళకి ఇంకా కావాల్సినవి అన్నీ మనం అందించాలి అప్పుడు వాళ్ళు అభివృద్ధి చెంది అందరు బాగుంటారు